మేం కోళ్ళను మేం పెంచుకుంటే ఏం రాకుండా ఎలా కాపాడుకుంటాము గద్దలు కోళ్ళు కుక్కలు నక్కలు ఏది రాకుంటా ఒక మేం ఒక్క రూమ్ లెక్కన తయారు చేసుకుంటాం వాటిని అంద్ల తోలుకుంటాము ఏం రాకుంటా చూసుకుంటాము ఇప్పుడేదో కరెంట్ పెడతాండ్రు కరెంట్ పెట్టించు కుంటాము అయ్యేమన్నొత్తే మాకూ తెలుస్తాది మాకిప్పుడు సెల్లులల్లో తెలుత్తాది మేం చూసుకుంటాం మేం కోళ్ళు ఏదైనా గానీ కుక్కలైనా నక్కలైనా కోతులైన ఎవ్వి ముట్టకుంటా చూట్టూరు జాలి కట్టుకోని ఆటిని మేము అట్లా చేసుకోని ఉంచుకుంటాం ఆటికి మేత పెట్టుకుంటా ఏదంటే అదే అంత తిండి పెడతాం నీళ్ళు పెట్టుకుంటాం మేము ఆటి సేవే సేత్తాము ఆటికి ఏ డోకా రాకుంటా చూసుకుంటాము ఎప్పటికీ మేం ఆటిదగ్గర్నే చూసుకుంటూ ఉంటాము అవి కోళ్ళ గుడ్డు పెట్టినాయ్ అనుకో తీసి పక్కకు పెట్టుకుంటాం లేకుంటే అయి మళ్లీ అంతా ఖరాబు అవుతాయి మేం వాటిని చూసుకుంటూనే ఉంటాం